యోగా చేసిన తర్వాత ఆరోగ్యంగా ఉంటాము రక్త ప్రసరణ బాగా జరుగుతుంది మనుకు అవయవాలన్నీ బాగా పనిచేస్తాయి ఏ ఇబ్బంది ఉండదు అందువల్ల ప్రతి ఒక్కరు యోగా చేస్తే మంచిది యోగాకు ముందు తినే ఆహారము యోగాకు కనీసం ఒక గంట ముందు తినాలి చాలా భారం లేని తేలిక పాటుకు మన ఒళ్ళు ఆరోగ్యంగా ఉంటుంది తినడానికి మంచిది తాజా పండ్లు నఫిస్ ఫ్రూట్ అరటి పండు కోకోనట్ టెంకాయ నీళ్ళు శక్తిని ఇస్తాయి హెర్బల్ టీ లేదా గోరు వెచ్చని నీళ్ళు తాగవచ్చు వేయించిన శనగలు మినపప్పు ప్రోటీన్ బాగా అందిస్తాయి యోగాకు తర్వాత తినే ఆహారం యోగా తర్వాత మన శరీరం పోషకంగా బాగా ఉంటుంది తినడానికి మంచిది పచ్చి కూరగాయలు సలాడ్ క్యారెట్ దోసకాయ టమాటా ప్రోటీన్ రిచ్ ఇవన్నీ తింటే మనకు బాగా ప్రోటీన్ వస్తుంది పౌష్టికత కలిగిన గింజలు సీడ్స్ గోధుమ గోధుమ రొట్టె లేదా బ్రౌన్ రైస్ శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్స్ అందిస్తాయి తాజా జ్యూస్ లేదా బటర్ మిల్క్ శరీరానికి మంచిది యోగా ఫాస్ట్లో ఉన్నవారు అందరూ జాగ్రత్తగా పాటించవలసిన నియమాలు ఖాళీ కడుపుతో కనీసం యోగా చేయాలి రెండు మూడు గంటల ముందు భోజనం ముగించాలి నీళ్ళు బాగా తగినంత తీసుకోవాలి కానీ యోగాకు ముందు ఎక్కువ నీళ్ళు తాగకూడదు ఏమైనా ప్రాక్టీస్ చేస్తే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తినాలి డైలీ కోడిగుడ్డు తినవచ్చు సాత్విక ఆహారం ఎక్కువగా తీసుకోవాలి ఇది మనసుకు ప్రశాంతంగా కలిగించే సహాయ పడుతుంది అల్పాహారం తినడానికి ముందు తేలికగా గోరు వెచ్చని నీళ్ళు గోరు వెచ్చని నీళ్ళు కలుపుకొని నిమ్మరసం తాగవచ్చు యోగాకు ఉత్తమమైన డైట్స్ సాత్విక ఆహారం బెస్ట్ యోగ ఆసనాలతోను ధ్యానం చేసే వారికి శరీరం మనసును సమతుల్యంగా ఉంటే సాత్విక ఆహారం ఉత్తమం తాజా కూరగాయలు పండ్లు గోధుమ బ్రౌన్ రైస్ వేరుశనగ పాలు పెరుగు నెయ్యి కందిపప్పు హోమ్ ఫుడ్ వంటి బాదం కర్జూరం అరటి పండ్లు వాల్నట్స్ శరీరాన్ని శుద్ధి చేసే యోగాలో బాగా పనిచేస్తాయి యోగాలో ఉన్న పూట డైట్ తత్వం ఎక్కువగా తిని నెమ్మదిగా తినాలి ప్రకృతి సమస్యలను పాటించే ఆహారం తినాలి రాత్రి భోజనం తర్వాత ముగించాలి ఆరున్నార నుంచి ఎనిమిది లోపల ముగించాలి ఎక్కువగా మాంసాహారం తీసుకోవడం తగ్గించాలి అందువల్ల అందరూ జాగ్రత్తగా పాటించండి యోగాను అభ్యసించేవారు శరీరానికి తేలికైన పోషణ అయిన ఆహారం తీసుకోవడం మంచిది ముఖ్యంగా మీరు యోగా రోజూ చేస్తే మీ డైట్ కూడా దానికి అనుగుణంగా ఉండాలి మీరు రెగ్యులర్గా చేస్తే మీ ప్రాక్టీస్ తగిన ప్రత్యేకమైన డైట్ ఇవ్వాలి